హలో అవునండి చెప్పండి

మేడం మీరు ఫ్లయిట్ అయితే బుక్ అది మీకు ట్రాఫిక్ వల్ల జామ్ అయిపోయింది లేట్ అయిపోయిందనుకోండి అది మా పొరపాటు అయితే ఏమి కాదు తరువాత అయితే ఇంకొక ఫ్లయిట్ అయితే ఉంది ఇప్పుడే మీరు టికెట్ బుక్ చేసుకుంటే దానికి వెళ్ళొచ్చండి దానికి కూడా టైం అయిపోయింది తొందరగా చూసుకోవాలి కట్టారు ఆ డబ్బులయితే రిటర్న్ రావండి ఎందుకంటే అది మా పొరపాటు కాదు కదా అది మీరు చేసుకున్న లేట్ అది ముందే మీరు వచ్చేసుండుంటే ఆ ట్రాఫిక్కు మీకు ఇబ్బంది లేకుండా ఉండుండును కాబట్టి మీరు ఇది ఈట్ అది దానికి మేము కారణం కాదు కదండీ మీరు ఆలోచించండి అది మా పొరపాటే కాదు మా పొరపాటైతే ఖచ్చితంగా మీ టికెట్ మేమే బిల్ చేసుకుంటాము ఇప్పుడు కాదు కాబట్టి మీరు కూడా ఇప్పుడు తొందరగా అది ల్యాండ్ అయ్యేటట్టు ఉంది మీరు తొందరగా ఈ టిక్కెట్ అయినా బుక్ చేసుకోండి తప్పదది అలాగే అండి ఏమనుకోవద్దు మీరు తొందరగా వస్తే దీన్నయినా బుక్ చేసుకోండిమా ఓకే ఓకే థ్యాంక్ యూ అండీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే మేడం థ్యాంక్ యూ